సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవడానికి నేను ఇచ్చే సూచనలు ఏంటంటే మనకి పెద్దలు ఏం చెబుతా ఉంటారంటే వారసత్వంగా మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను చిన్నప్పటినుంచి నేర్పిస్తూ ఉంటారనమాట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పిల్లలకి వాటిని నేర్పించడానికి తగిన సమయము తల్లిదండ్రులకు ఉండటం లేదు ఎందుకంటే వారు జాబ్స్ చేసుకోవడం వల్ల పిల్లలు ఏమో చదువుల్లో మునిగి పోవడం వలన వారికి తగినంత సమయం అనేది దొరకటం లేదనమాట ఉ ఉమ్మడి ఫ్యామిలిల్లో ఉన్నపుడు ఏం చేసేవారంటే అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు వాళ్ళకి పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు అది వాళ్ళకి అక్కడ ఉన్న పద్ధతులవి తెలుస్తూ ఉండేయనమాట కానీ ఇప్పుడేంటంటే పట్టణాల్లో మళ్ళీ ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా చిన్నచిన్నగా అయిపోవడం సపరేట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు వాళ్లకి మనం వారసత్వ కావచ్చు సంస్కృతి సాంప్రదాయాలని ఏం తెలియటం లేదు కాబట్టి నేను ఇచ్చే సూచన ఏంటంటే పిల్లలకి ప్రతిరోజు ఏ వారు చేయవలసిన పనులు అయిపోయిన తర్వాత మనం కొద్ది సమయము మన ప్రాచీన యొక్క సంస్కృతి సాంప్రదాయము హిస్టరీ వారి మన యొక్క దేశభక్తి గీతాలు అలాంటి వాటికి వారికి నేర్పిస్తూ ఉండాలనమాట దానివల్ల ఏంటంటే మన సంస్కృతి అనేది వారికి తెలుస్తుంది వారికి తెలియడం వలన వారి యొక్క పద్దతులు మారతాయి వారు మరి యొక్క కొంతమందికి చెప్తారు అలాగే మరి వారికి తెలుగు భాషను కూడా నేర్పిస్తూ ఉండాలనమాట వారి మాతృ భాషని వారికి అలవాటు చెయ్యాలి ఇప్పుడున్న పోటీ ప్రపంచ వలన ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు వాళ్ళకి తెలుగు రావడం లేదు వాళ్ళ ప్రాంతీయ భాషరావడం లేదు ఇంగ్లీష్ మాత్రం చిన్నప్పటినుంచి కూడా అలవాటైపోతుందనమాట ఇంగ్లీష్ ముఖ్యమే కాదనటం లేదు కానీ ఏంటంటే మన మాతృ భాష అనేది కూడా వారికి అలవాటు చేయాలనమాట అలాగే మన యొక్క వస్త్రధారణ ఇంకా మన లలిత కళలు మన ఇండియన్ హిస్టరీ వాటి కోసం కూడా వారికి తెలియ చెప్పాలి ఎప్పటికప్పుడు చెపుతూ ఉండాలనమాట దానికి సంబంధించిన సినిమాలు కాని బుక్స్ కాని వారికి చూపిస్తూ ఉండాలి కనీసం వారంలో రెండు రోజులైనా కూడా పిల్లలతో సమయం స్పెండ్ చేస్తూ వారికి నేర్పిస్తూ ఉండాలనమాట అలాగే ఎక్కడికైనా ప్రత్యేకమైన ప్రాంతాలకు తీసుకువెళ్లినప్పుడు వారికి వారి శిల్పకళలను పరిచయం చేస్తూ ఉండాలనమాట మన వారసత్వ సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్న ఎంతో విలువ ఉంది చుట్టుపక్కల ఉన్న దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతీయ సాంస్కృతి అనేది కూడా చాలా గొప్పది అనమాట ఎంతోమంది ఇక్కడికి వచ్చి తెలుసుకుంటూ ఉంటారు వారికి మన సంస్కృతికి సంబంధించిన శిల్పకళలను పరిచయం చేయాలి వాటికి సంబంధించిన బుక్స్ వారికి కొన్ని ఇవ్వడం వల్ల హిస్టరీ అనేది తెలుస్తుందనమాట అలాగే వారి డ్రెస్సింగ్ సెన్స్ కాని పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాల వెనక ఉన్న సైంటిఫిక్ రీసన్సు కాని వారికి చెప్పడం అనేది మనం చేయాలి దీన్ని బట్టి ఏమిటంటే రాబోయే తరానికి మనంకో మన సంస్కృతిని తెలియజేయడానికి ఇవి కొన్ని కారణాలు వాటిని మనం కాపాడుకోవచ్చు అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమిటంటే ఎవరికి వారే అయిపోయి వారిని వారు ఉన్న పరిస్థితిని బట్టి ఎడ్యుకేషను జాబ్స్ అంటూ పరిగెడుతున్నారు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలన్ని మర్చిపోతున్నారు రాహచాక్యంగా ఆధునిక పోకడని అనుసరించి ఫారన్ కల్చర్ని నేర్చుకోవడం వలన ఫాస్ట్ అయిపోయి వారు మన పరిస్థితులన్నింటిని కూడా మర్చిపోతున్నారు అనమాట సో మన వారసత్వ సంపదన అనేది కాపాడుకోవడం అనేది చేయాలి అంటే ముందుగా మన పిల్లల నుంచి అది స్టార్ట్ చేయాలనమాట